నాకు వంట చేయడంలో అర్ధగంట పడుతుంది అన్నము కూర బ్రేక్ఫాస్టు చేస్తే గంట సమయమయిన పడుతుంది నాకు నేను పొద్దున్న బ్రేక్ఫాస్టు రవ్ ఉపమా చేసేటందుకు అర్ధగంట సమయం పడుతుంది బియ్యం బెట్టే కడిగి వాటిని పెట్టెటందుకు అర్ధ స అర్ధగంట సమయం పడుతుంది మళ్ళీ కర్రీ వండుకునేటందుకు అది గ అర్ధగంట కన్నా ఎక్కువే పడుతుంది సమయము నేను నాకు విసుగు వచ్చేది సమయాన్ని ఎక్కువ తీసుకునేవి బెండకాయే కాకరకాయే

బెండకాయ దాన్ని కడిగి తూడ్చి ఇట్లా అవి వండడంలో చాలా సమయం పడతది కాబట్టి కొంచెం విసుగు అనిపిచ్చినట్టనిపిస్తుంది బెండకాయ జిగురు జిగురు ఉంటుంది కాబట్టి బెండకాయ ఎక్కువ సమయం తీసుకుంటుంది బెండకాయ కాకరకాయ చేదు అంతా పోతుంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటుంది తెలియకచేసిన వాటిని ఈ దాన్ని టైంకే నేను వంట చేసేటప్పుడు ఏ టైం ఎంత పడుతుంది అం నేను అవి చేస్తూ ఉంటా కాని టైం ఒకొక్కసారి టైం అనేదే ఉండదు టైం తెలియదు అలా ఆకలితో ఉన్నప్పుడు వంట చేసేస్తూనే ఉంటాము టైం అన్నది గుర్తించలేము